సాయంత్రం ఐదు ఐదున్నర అయ్యేసరికి మంచి వ్యూ ఉంటుంది మనం టెర్రస్పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు రకరకాల పక్షులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఒకటి వెంట ఒకటి వెళ్ళడం కొంగలు కానీ వరుసక్రమంలో వెళ్తూ మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి పక్షుల్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటాము మనం అత్యంత రేర్గా చూసే పక్షి నేను అయితే చూసింది ఏంటంటే హమ్మింగ్ బర్డ్ చూసాను నేను అది మనకి పిచ్చుక చిన్న చిన్న పిచ్చుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది బ్లాక్గా సో అదీ కనిపిస్తూ ఉంటుంది ఒకటి రెండు జంటగానే కనినిపిస్తూ ఉంటాయి అలాగే పావురాలు మాకు ఇంటి దగ్గర ఎక్కువగా పావురాలు వస్తూ ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి పీజియన్స్ కూడా రెండు కూడా కలిపి వస్తూ ఉంటే అవి చాలా బాగుంటాయి నేనైతే అరుదుగా చూసినా పక్షి మాత్రం హమ్మింగ్ బర్డ్ మాత్రం నేను జంటగా చూశాను జంట ఒకటొస్తే ఇంకొకటి వచ్చి వాలడం మళ్ళీ ఒకటి వెళ్ళిపోతే వెళ్ళిపోవడం అది మాత్రం చాలా అరుదుగా చూశాను